ఆ ఆ హలో ఆ సార్ చెప్పండి

ఆ సార్ చెప్పండి అయితే ఇప్పుడు కొత్తగా న్యూ మోడల్ సారీలు వచ్చాయి అండి మీకు ఎంత ఎంత క్వాంటిటీలో కావాలి ఏ రేంజ్లో కావాలని చెప్తే దాన్ని బట్టి మాకు అంటే అన్ అంటే రేట్ అనిపించి లేకుండా క్వాలిటీ మంచిగా ఉంటే చాలు కదా సార్ మీకు ఆ అంటే రీసెంట్గా వచ్చాయి క్వాలిటీ చాలా మందికి మేము సజెస్ట్ చేసాము ఇది వచ్చి అందరు కూడా చాలా బాగున్నాయి అని చెప్పారు మీకు కూడా బాగుంటాయి ఎందుకంటే రిలేటీవ్స్కి ఇచ్చేదే కాబట్టి వాళ్ళ దగ్గర కొంచెం గౌరవంగా ఉండాలి కాబట్టి ఇది కొంచెం బాగుంటాయి సార్ ఇవి చాలా బాగుంటాయి సారీలు మంచి రిచ్గు రిచ్గా ఉంటాయి మంచి లుక్ వస్తుంది ఏం ఉండవు ఏం ఉండవు సార్ ఇవి రీసెంట్గా మొన్న ఏ లాంచ్ అయ్యాయి చాలా బాగున్నాయి సర్ ఇవి చాలా మంది కూడా వచ్చి మాకు చెప్పారు బాగున్నాయి అని అంటే రీసెంట్గా ఇచ్చి ఉన్నాం కాబట్టి మీకు చెప్తున్నాం సార్ ఇవి ఆ జెంట్స్ కి కలర్స్ మోడల్స్ అంటే అంత టైప్ అఫ్ శారీస్ ఉంటాయి కాకపోతే ఇప్పుడు పెళ్లికి అంటున్నారు కాబట్టి రిసెప్షన్కి ఇవి వేరేవాళ్లకి రిటర్న్ గిఫ్ట్స్ కింద చాలా బాగుంటాయి సార్ ఇవి ఆ అవును ఉన్నాయి సార్ ఇవి అంటే మీరు రెలెటివ్స్కి అందరికి బయ్ వన్ గెట్ వన్ ఆఫర్లు ఉన్నాయి నేను చాలా బాగుంటాయి సార్ మీరు చెప్తే నేను దాన్ని బట్టి ప్యాక్ చేయడానికి ట్రై చేస్తాను సార్ మరి

ఆ అలాగే ఆ అలాగే అంటే ఆల్రెడీ ఇక్కడ ట్వెల్వ్ కలర్స్ పన్నెండు కలర్లు ఉన్నాయి మీరు దాన్ని మించి పన్నెండు కలర్లు అన్ని కలర్స్ చాలా బాగున్నాయి సార్ అన్ని కలర్స్ బాగున్నాయి బార్డర్ అని ఆ వర్క్ అన్నీ చాలా బాగున్నాయి సార్ శారీలు చాలా మందికి ఇచ్చాం కదా ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన టాక్ బట్టి చెప్పగలుగుతున్నాము అలాగే జెంట్స్కి కూడా రేమండ్ కంపెనీలో కూడా చాలా బాగున్నాయి రామ్రాజ్వి కూడా ఉన్నాయి మీరు అవి ఎన్ని ఇవి ఎన్ని చెప్తే నేను ప్యాక్ చేయడానికి ప్యాక్ చేస్తాను ఆ లేదు మీరు చెప్తే నేను వెన్ పిలుస్తాను రెండూ కలిపి ఒకేసారి ప్యాక్ చేసి రాసేస్తామని ముందు మీరు ముందు అన్ని ప్యాక్ చేసి నేను మా నాన్నగారితో మాట్లాడి మీకు డిస్కౌంట్ ఇప్పిస్తాను సార్ ఆ ఇప్పిస్తాను అంటే మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసేస్తే నేను ఓనర్గారితో మాట్లాడి మీకు డిస్కౌంట్ ఇప్పిస్తాను సార్ నేను ఆ ఇవన్నీ బయ్ వన్ గెట్ వన్ బయ్ వన్ గెట్ వన్ ఆఫర్లే

చేస్తాను సార్

అంటే వాళ్ళకి అంటే కొంచె రే అంటే అవి గెట్ వన్ బయ్ వన్ ఆఫర్లు ఉండవు సార్ అవి కొంచెం ఆ ఆ ఓకే అండి అవి కూడా నేను సెపెరేట్గా ప్యాక్ చేయిస్తాను అండి ఆ ఉన్నాయి అండి అవి కూడా ఉన్నాయి అన్ని ఉన్నాయి సార్ మా షాపులో అన్ని ఉన్నాయి మీరు మీరు ఓకే అంటేనే నేను చూ చూపించేస్తాను అండి అన్నీ ఉన్నాయి ఇక్కడ క్వాలిటీ బాగుంటుంది కాబట్టి పెళ్ళి అంటున్నారు కాబట్టి ఎప్పుడు ఫస్ట్ అదే గ్రాండ్గా చేస్తారు కాబట్టి ఎప్పుడూ చేసేది కాదు పెళ్లయ్యాక పది మందిలో గుర్తింపు ఉండాలి కాబట్టి మంచి క్వాలిటీ చూపిస్తాం సార్ మేము ఆ లేదు సార్ అది మేడం అక్కర్లేదు సార్ మేము చూసిన అవి అందరూ మేము అందరికి నచ్చే విధంగా మేము చెప్తాము కదా సార్ ఇవి చూపిస్తే చాలా అంటే చాలా బాగున్నాయి అని చెప్తుంది సార్ మీకు ఏమి ఆ డౌట్ ఏ వద్దు అలాగే అండి అలాగే అండి ఆ ప్యాక్ చేసేసా మీరు ఒకసారి కూర్చుంటే నేను ప్యాక్ చేయిస్తాను సార్ ఇక్కడ కూర్చుంటే మీరు ఒక నాకు టెన్ ఫి టెన్ మినిట్స్ టైమ్ ఇస్తే నేను ప్యాక్ చేసి ఇస్తాను సార్ నేను ఓకే అండి ఆ ఆ అయిపోయింది అయిపోయింది ప్యాకింగ్ చేసేసాను మీరు బిల్లు పే చేయడానికి ట్రై టైం పడుతుంది అండి ఆ చెప్పాను అండి తనూ డిస్కౌంట్ అంటే ఆల్రెడీ గెట్ వన్ బయ్ వన్ ఆఫర్లు ఉన్నాయి అని చెప్పారు కదా మళ్ళీ డిస్కౌంట్ ఏంటి అంటే చెపాను అండి ఇది చాలా క్వాలిటీ తీసుకున్నారు చాలా క్వాలిటీ ఉంది అని చెప్పాను రిక్వెస్ట్ చేసాను సార్ అని అంటే సరే అయితే ట్వెంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను అని చెప్పాను అని చెప్పారు సార్

ఆ అయితే మీరు ఈలోపు బిల్లు ప్యాక్ చెయ్ మీరు కట్ చేస్తుండండి నేను ఈలోగా లోడింగ్ చేసేస్తాను నేను ఈలోగా మీ వెహికల్లో మీరు మీతోపాటు పికప్ చేసుకోండి ఓకే ఆ ధన్యవాదాలు థాంక్ యూ అండి ఓకే